పశువుల కోసం ఇంటి చిట్కాలు నాకు పశువుల మీద కొంచెం అవగాహన ఉంది మా ఇంట్లో కూడా ఒకానొక రోజుల్లో రెండు ఎడ్లు రెండు బర్రెలు ఉండేవి కాబట్టి నాకు వాటిని ఎలా చూసుకోవాలి వాటికేమైనా అయితే ఎలాంటి చిట్కాలు వాడాలి అనే వాటి మీద కొంచెం అవగాహన ఉంది పశులు అనేవి మూగజీవులు వాటితో మనం పని చేయించుకోవడం మాత్రమే కాకుండా వాటికేం కావాలో కూడా చూసుకోవాలి అలాగే ఇప్పుడు అవి ఆహారం తీసుకోకపోయినట్లయితే మా ఇంట్లో మా నాన్నగారు ఉప్పు ఇంకా పసుపు వాటిని బాగా కలిపేసి వాటి ఎడ్ల ఎడ్లు కాని బర్రెలు కాని వాటి నాలుక మీద వేసి రుద్దెవారు అలా రుద్దినప్పుడు నాలుక మీద ఉన్న ముళ్ళు అనేవి పోయి వాటికి మళ్ళీ ఆకలి కానీ దాహం కాని అవుతుంది సో అప్పుడు అవి నీళ్ళు కానీ ఆహారం గడ్డి ఇలాంటివి ఏదైనా తింటాయి ఇంకా వాటికి గడ్డి మేత చాలా పెట్టాలి ఇంకా పశువులకు డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మంచిదా లేదా ఇంట్లో నివారించుకోవడం మంచిదా అని అంటే చిన్న చిన్న వాటికైతే మన ఇంట్లో నివారించుకోవడమే మంచిది రైతులకి కానీ లేకపోతే డాక్టర్స్ కాని వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఇళ్ళ దగ్గర నివారించుకోవచ్చు వెనుకటి కాలంలో పశువులకు ఏమైనా అయితే ఆకులుతో కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన ఆయుర్వేదాలతో వాళ్ళు నివారించేవారు అలాగే ఇప్పుడున్న రైతులు కూడా వాళ్ళ తాతల కాలం నుండి చేసేవి వాళ్ళు తెలుసుకుని ఇప్పుడు కూడా వాళ్ళు మా నాన్నగారు కూడా అంతే ఇప్పుడు మా ఎడ్లకి కానీ బర్రెలకి కానీ ఏమైనా అయితే మా డాడీకి తెలిసిన ఆ వ్యాధికి సంబంధించిన ఆకులు కానీ ఏమైనా ఉంటే తీసుకుని వచ్చి పెడితే అవి తగ్గిపోతుంది కానీ కొన్నిసార్లు మాత్రం ఇలాంటి చిట్కాలు ఇంటి చిట్కాలు ఇంటి నివారణలు పనిచేయవు అలాంటప్పుడు ఎడ్లను కాని బర్రెలను కానీ ఏ పశువులనైనా కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళడం మంచిది డాక్టర్లు ఏదైతే వాటిని చూసి ఎలాంటి గోళీలు కానీ మందులు కానీ ఇస్తే వాటిని వాడడమే వాటికి పశువులకు చాలా మంచిది కాబట్టి రోగానికి తగ్గట్టుగా ఇంట్లో అయితే ఇంట్లో నివారించుకోవచ్చు లేదంటే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలి చిన్న రోగం అయితే ఇంట్లో నివారించుకోవచ్చు తెలిస్తే చెయ్యవచ్చు తెలియకపోతే మాత్రం కొత్తగా ప్రయత్నించడం మంచిది కాదని నా అభిప్రాయం ఇంకా కొన్నింటి నివారణల గురించి చెప్పాలంటే ఉదాహరణకు మా ఇంట్లో ఎడ్లు గడ్డి కానీ నీళ్ళు కానీ తాగకపోతే మా నాన్నగారు వాటి నాలుకపైన ముళ్ళు పెరిగిందని చూసి వాటికి దొడ్డుప్పు ఇంకా పసుపు వాటిని బాగా కలిపేసి వాటి నాలుకపైన వేసి వాటికి రుద్దుతారు అప్పుడు ఆ ఎడ్ల మీద ఆ ఎడ్లు నాలుక మీద ఉన్న ముళ్ళు అనేది పోయి అవి మళ్ళీ నీళ్ళు తాగడము ఆహారం మేయడం జరుగుతుందని చెప్పేవారు ఇంకా వాటి కాళ్ళు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి వాటి అవి వాటికి ఉండవు కాబట్టి ఏమైనా నడిచినప్పుడు ముళ్ళు కానీ స్క్రూళ్ళు కాని దిగుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే వాటికి ఏం కావాలి ఎలా ఉంటున్నాయి అని అన్నీ చూసుకోవాలి అవి కనుక ఆహారం తీసుకోకుండా ఊరికే పడుక్కుని ఉంటే వాటికి ఏమైందని చూడడం మంచిది లేదు అంటే ఆస్పిత్రికి తరలించి డాక్టర్లతో వైద్యం చెయ్యించడం అంతకన్నా మేలు పశువుల కోసం ఇంటి చిట్కాలు అంటే నాకు తెలిసినవి ఇవే డాక్టర్ సహాయం కూడా మంచిది